ఇటీవల సంవత్సరాలలో పర్యాటకం పెరిగిందా లేదా తగ్గిందా అంటే ఇదీ నేను పెరిగింది అనే చెప్తా ఎందుకంటే రాను రాను పర్యాటక ప్లేసులు పెరుగుతాన్నాయి కానీ తగ్గడం లేవు ఇప్పుడు ఉదాహరణకు మా భూపాలపల్లి డిస్టిక్ దరిదాపుల కాళేశ్వరం చూసుకుందాం పర్ సపోజ్ అంటే మాకు ఎంత వస్తదంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్లు అత్తది హండ్రెడ్ కిలోమీటర్లలో ఇప్పుడు గిటు మారుమూలాలకు ఉన్న కాళేశ్వరంలే ప్రకృతి వనమని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయమని మేడిగడ్డ బ్యారేజ్ అని గిన్ని గిన్ని కథలు ఉన్నాయి ఇంకా అంటే పోతాంటే పోతాంటే ఎందుకు ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ములుగు జిల్లాకి కూడా చూడటానికి బొగత వాటర్ఫాల్స్ అదోటి ఇదోటి చూడటానికి పోతారు సో అది ఎంత మారుమూలకున్న ఎటున్న పర్యాటక ప్రదేశాలు అనేటివి పెరుగుతాన్నాయి కానీ తగ్గడం అనేది ఎప్పుడు జరగదు ఇవి మా సమూహాన్ని ప్రభావితం మా సమూహాన్ని ప్రభావితం ఏది ఎప్పుడు చెయ్యదు అసలు మేము ఎటు అన్నా పోవాలి అనుకుంటే మేము కట్టకట్టుకుని ఇగ పోతాం తప్పితే మేము ఏది ఎప్పుడు ప్రభావితం చేయది మేము నలుగురం కూర్చోని ఉన్నామనుకో పర్ సపోజు మేము సరేరా ఇటు బొగత అంటే మా దగ్గర పర్యాటక ప్రదేశాలు అంటే లెవ్వు కానీ మా దరిదాపుల్లో అయితే ఉంటాయిగా ఇటు పోదాం రా రేపు అనుకుంటే ఒకవేళ ఫిక్స్ అయినాము అనుకుంటే పోతాం లేదురా ఏ పోకట ఎందుకురా అది ఇది ఒకవేళ అనుకోనుంటే పోము గట్ల తప్పించి పర్యాటక ప్రదేశాలు మా సమూహాన్ని ప్రభావితం చేసుడు ఇంకేదో ప్రదేశాలు ఒక్కని ప్రభా ఇయి ఏం లెవ్వు నార్మల్గా ఏదన్నా అనుకుంటే పోతాం కదా లేకపోతే లేదు సో ఒక్కనితోనయ్యే కాకపోతే ఒక్కనితోని స్టార్ట్ అవుతుంది సమూహాన్ని ఎప్పుడు ప్రభావితం ఏది చెయ్యలేదు మమ్ముల ఎవడన్నా ఒక్కడు అనుకుంటే ఆడు మా సమూహాన్ని చేస్తాడు తప్పించి ప్రదేశాలు గిదేశాలు ఏం చెయ్యవు ఇంకా పర్యాటక ప్రదేశాలు అంటే ఇన్ను ఇన్నులు ఇప్పుడు పర్యాటక ప్రదేశాలు అంటే ఓన్లీ హైదరాబాద్ పోతాం మక్కా మసీదు ఛార్మినారు అటు ఆగ్రాకు పోతే ఢిల్లీ ఇప్పుడు అట్రా కాదు లోకర్ ఏరియాలల్లనే చిన్న చిన్న నీకు ఏదన్నా నేచర్తోని ఎందుకు ఇప్పుడు భూపాలపల్లికే ఒక వంద నూటయాభై కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల జిల్లా అని ఉంటుంది అదీ ఓకే జనరల్గా నార్మల్ డిస్టిక్ కానీ అటు బయటికి మెయిన్ రోడ్కు పోతే గాంధార్ ఖిల్లా అని ఉంటుంది సో ఇక్కడ ఏడ చిన్న ఫెస్టివ్ జరిగినా కానీ దాన్ని పర్యాటక ప్రదేశంగా కన్సిడర్ చేస్తారు పరిగణలోకి తీసుకుంటారు అందరూ పర్యాటక ప్లేసులు అనేటివి పోతాంటె పోతాంటె రీజినల్ అంటే ఇట్లా ప్రాంతీయ ఈ గ్రామాల్లో ఏవి అయితే ఉన్నాయో నేచర్కి సంబంధించి ఈ పెరుగుదలే తప్ప తగ్గడం అనేది అసలు నెవ్వర్ ఇది చిన్నగా వాటర్ఫాల్స్ తయారైన అది ఒక పర్యాటకం ఎందుకంటే అక్కడకి అత్తరు లేదా ఎందుకు ఇప్పుడు మా భూపాలపల్లికి దగ్గర అన్నారం అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ ఒక చిన్న బ్యారేజ్ ఉంటది అక్కడ ఏంటంటే ఎవ్రీ వర్షాకాలం ఇండ్లల్లకి వాటర్ అత్తయ్ ఆ వాటర్ వచ్చిన ప్రతిసారి ఒకడు ఆడికి పోయి సూత్తరు సో పెరిగినాయి